ఒకటో తారీకు జనవరి నెల రెండువేల ఒకటి ఇరవై నాలుగో తారీకు జూన్ నెల పంతొమ్మిదివందల ఎనభై ఆరు పదకొండో తారీకు మే నెల రెండువేల ఏడు మూడో తారీకు సెప్టెంబర్ రెండువేల ఐదు ఏడో తారీకు సెప్టెంబర్ పంతొమ్మిదివందల డెబ్భై తొమ్మిది